హలో నా పేరు వెన్నెల అండి మీ సైట్లో లాస్ట్ వీక్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినాను ఏంటంటే హై హీల్స్ ఒకటి ఆర్డర్ పెట్టినాను ఈ రోజు డెలివరీ అయ్యింది ఇప్పుడే ఓపెన్ చేశాను చాలా అంటే చాలా బాగుంది అండి క్వాలిటీ నేను చూసి కొంచెం హార్డ్గా ఉంటుంది ఏమో ప్రైస్ కూడా ప్చ్ మిగతా హీల్స్ కంపెనీతో పోల్చుకుంటే అదే ఫుట్వేర్ కంపెనీస్తో పోల్చుకుంటే కొంచం ప్రైస్ కొంచం తక్కువ ఉంది అందుకని క్వాలిటీలో కొం కొంచం కాంప్రమైస్ అవుతారేమో అని అనుకున్నాను బట్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నేను ఆర్డర్ చేసిన కలరే వచ్చింది బేబీ పింక్ చాలా అంటే చాలా బాగుంది పార్టీవేర్కి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి నేను చాలా హార్డ్గా ఉంటుందేమో కొద్దీసేపు నడిస్తే వెనకాల బోన్స్ అన్నిపెయిన్ వస్తుంది ఏమో అనుకున్నాను నేను ప్రోడక్ట్ ఓపెన్ చేసిన వెంటనే వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేయడమే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది కంపేర్ టు ఇంతక ముందు ముందు నేను కొన్న ప్రోడక్టు హీల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అంటే హై హీల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి పాయింట్ హీల్స్ ఉన్నాయి అవన్నీ కొంచం వాడ్ ఎక్కువ యూస్ కొద్దిసేపు నడిస్తే కొంచెం వెనకాల ఇక్కడ బోన్స్ దగ్గర పెయిన్ రావడం అలా జరిగింది నాకు కానీ ఇది వేసుకుని కొద్ది దూరం నడిస్తే కొంచం కంఫర్ట్ గా ఉంది మరీ హార్డ్గా లేదు మరీ సాఫ్ట్గా లేదు కొంచం రీజనబుల్గా ఉంది ప్రైజ్ విషయానికి వస్తే ఇది యాక్చువల్గా మీరు ప్రైజ్ వచ్చి నార్మల్గా థౌసండ్ టూ హండ్రెడ్ వేసినారు నాకు ఆఫర్లో దొరికింది అంటే సెవెన్ హండ్రెడ్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ అయ్యింది డెలివరీ ఛార్జ్ అంతా కలిపి ప్రోడక్ట్ చాలా బాగుంది అండి లెదర్ క్వాలిటీ కూడా బాగుంది పార్టీవేర్స్కి అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చి పైన బీట్స్ బీట్స్ పెట్టున్నారు కదా ఫింగర్స్ వచ్చే చోట బీట్స్యే దాన్ని హీల్స్కి చాలా లుక్ ఇచ్చింది తర్వాత వచ్చి సైజు కూడా కరెక్ట్గా ఉంది నేను ఆర్డర్ పెట్టే సైజే వచ్చింది కానీ నాకు కొన్ని ఫుట్వేర్ కంపెనీస్ వచ్చిసైజు వేరి వస్తుంది నాది యాక్చువల్గా సెవెన్ సైజు కానీ కొన్ని కొన్ని కంపెనీస్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఎయిట్ పెట్టాల్సి వచ్చింది నేను ఇది సైజు ఇష్యూ వస్తుంది అని మోస్ట్లీ అనుకున్నాను సైజు ఇష్యూ తర్వాత వచ్చి కంఫర్ట్ ఉండదు అనుకున్నాను కంఫర్ట్ విషయానికి వస్తే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండి కలర్ కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ తర్వాత వచ్చి సైజ్ కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్లో ఉంది నాకు చాలా బాగా నచ్చింది నడవటానికి కంఫర్ట్గా ఉంది ఫంక్షన్స్కి మ్యారేజ్స్కి అయితే లెహంగా పైకి తర్వాత వచ్చి అనార్కలి డ్రెస్ వేసుకోని వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది తర్వాత వచ్చి మీ దాంట్లో ఫ్లాట్స్ కూడా బాగున్నాయి ఫ్లాట్స్ చెప్పలు నెక్స్ట్ వీక్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను న్యూ కలెక్షన్స్ చాలా ఉన్నాయి మీ దాంట్లో కంపేర్ టు అథర్ సైటు నాకైతే చాలా స్యాటిస్ఫయింగ్గా అనిపించింది అండి కలర్వైస్ కానీ లెదర్ క్వాలిటీ కూడా బాగుంది తర్వాత వచ్చి ప్యాకింగ్ విషయానికి వస్తే ప్యాకింగ్ బాగుంది చాల నార్మల్గా చెప్పలు ఆర్డర్ చేస్తే వచ్చేసి కొ కవర్లో వేసి పైన ఆ సైట్ యొక్క కవర్ వేసి సీల్ చేసి పంపించేస్తారు మీరు బాక్స్ వేసి పంపించింది నాకు చాలా షాకింగ్ అనిపించింది ఈ నేను ఇంతవరకు ఆర్డర్ పెట్టిన దాంట్లో ఎవరు అలా చేయలేదు ప్యాకింగ్ విషయంలో కూడా చాలా బాగుంది మీ డెలివరీ ఏజెంట్ కూడా నాకు చాలా రెస్పెక్టీవ్గా డెలివరీ చేసారు ప్రోడక్ట్వైస్ నేను చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ